హలో సార్ నా చైన్ దొంగలించారు

అంటే సార్ నేను సంగారం మా బ బస్సులో వస్తున్నాను సార్ సంగారెడ్డి నుంచి ఖమ్మంకి అందులో బస్సులో ఉన్న బ్యాగ్ బ్యాగ్లో ఉంది చైన్ బ్యాగ్తో సహా తీసుకు వెళ్ళాడు దొంగ దొంగోడు చూసి అంటే బస్సులో చాలా మంది ఉన్నారు సార్ జనం చూసుకోలేదు బంగారం సార్ టోటల్గా సార్ అది వచ్చి ఇరవై గ్రాములు ఉంటుంది సార్ అంటే మా మామయ్య పెళ్ళు ఉంది సార్ మాకు తెలిసిన ఆయన పెళ్ళు ఉంటే వెళ్తున్నాం సార్ ఆ పెళ్ళికి నేను సంగారెడ్డి నుంచి వస్తున్నాను సార్ గుర్తు అవును సార్ చెప్తాను సార్ ఎలా ఉంటాడో సరే సార్ సరే నింపేస్తాను ఇస్తాను సార్ తప్పకుండా సార్ నోట్ చేసుకోండి ఆరు మూడు

ఐదు తొమ్మిది

మూడు నాలుగు తొమ్మిది నాలుగు ఇదే సార్ నా ఫోన్ నెంబర్ సరే సార్ తప్పకుండా సరే సార్ సరే తప్పకుండా చెప్తాను సార్ చెప్తాను చెప్తాను అతను వచ్చి నల్లగా కొంచం నల్లగా ఉన్నాడు సార్ తన వచ్చి ఆరు అడుగులు ఉంటాడు సార్ మొత్తం జుట్టు గడ్డం బాగా పెంచుకున్నాడు చూట్టానికే చూ చూట్టానికి దొంగ అని మనం తెలుసుకోవచ్చు సార్ ఇంక అంతే సార్ సరే సార్ సరే సరే సార్